మేము ఆచరించే మతం క్రైస్తవ మతం మా మతానికి సంబంధించిన ఏమైనా ముఖ్యమైన చారిత్రక సంఘటనలు ఉన్నాయా అంటే క్రీస్తు పుట్టిక క్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు వెండి బంగారం సాంబ్రాణితో వచ్చారు గొల్లలు ఒక తారను వెంబడించుకుంటూ వచ్చారు జ్ఞానులు తారను వెంబడించుకొని బెత్లహేమ్ వరకు వచ్చారు అక్కడ ఏరోజు రాజు ఉండేవాడు ఆ రాజుకి ఒక రాజు పుట్టాడు అని తెలిసి చాలా కోపం వస్తుంది జ్ఞానులు అతని దగ్గరికి వెళ్ళి ఇలా ఒక రాజు పుట్టాడు ఆయన పేరు యేసు క్రీస్తు అని చెప్పగానే ఆ రాజుకి కోపం వస్తుంది ఇలాగా మా మతానికి సంబంధించిన చారిత్రక సంఘటనలు చాలానే ఉన్నాయి